హలో మీరు తీసుకు వెళ్ళవలసిన తేదీ తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీరు టవర్ సర్కిల్ వద్దకి మమ్మలని తీసుకొని వెళ్ళాలి మీరు పికప్ చేసుకునే చిరునామా నూట ఇరవై నాలుగు హౌసింగ్ బోర్డ్ వాటర్ ట్యాంక్ కరీంనగర్